ఆంధ్రప్రదేశ్లో బ్యాంకింగ్ మరియు బీమా రెండు వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆర్థిక రంగాలు అయినప్పటికీ బ్యాంకింగ్ అనేది డబ్బు లావాదేవీలు సేవల కోసం ఒక సంస్థ అయితే బీమా అనేది నష్టాల నుండి రక్షణ కల్పించే ఒక ఒప్పందం బ్యాంకులు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తాయి అంటే ప్రజల నుండి డబ్బును సేకరించటం రుణాలు ఇవ్వటం చెల్లింపులు మరియు ఇతర ఆర్థిక సేవలను అందించడం వంటివి డిజిటల్ బ్యాంకింగ్ ఆన్లైన్ లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ వంటిది బ్యాంకింగ్ రంగాల్లో కొత్త ట్రెండ్లు